హలో డ్రైవరు గారు నమస్కారం అండి అదేనండి నా పేరు సంతోష్ నేను నిన్ననే మీ టాక్సీ బుక్ చేసాను ఎందుకంటే నేను రేపు ఉదయన్నే ఎయిర్పోర్టుకి వెళ్ళాలి రేపు ఉదయాన్నే మనం బయల్దేరి గన్నవరం ఎయిర్పోర్టుకి చేరుకోవాలి మీరు ఏ సమయానికి బయల్దేరి రాబోతున్నారు నాకు విమానం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఉంది కాబట్టి మీరు ఏ టైమ్కి అందుబాటులో ఉంటారో నాకు ముందుగానే తెలియపరచండి ఎందుకంటే ఆ విమానం మిస్ అయితే మరలా నేను వేరే విమానం పట్టుకొని వెళ్ళలేను కాబట్టి మీరు ముందుగానే ఏ సమయంలో వస్తారో మనకు అక్కడ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో నాకు ముందుగానే తెలియపరిస్తే నేను దానికోసం సిద్దపడి సిద్దపాటుగా ఉండి ముందుగానే తయారయ్యి అందుబాటులో ఉండగలను కాబట్టి మీరు ఏ సమయానికి వస్తారో తెలియ చేస్తే దానిని బట్టి నేను తయారు అయ్యి ఉండగలను మీరు త్వరగా వచ్చి నన్ను క్షేమంగా ఆ విమానాశ్రమం దగ్గర చేరుస్తారని కోరుచుకున్నాను